సతీష్ గారు మీ గురించి మీరు చెప్పండి నమస్తే సార్ నా పేరు సతీష్ అండి మాది తిరుమల కుప్పం పుత్తూరు మండలం తిరుపతి జిల్లా మా తండ్రిగారు పేరు టి వేలు మా తల్లిగారి పేరు టి ధనమ్మ నా తోబుట్టువులు ఒక చెల్లి ఒక తమ్ముడు మొత్తం మేము ముగ్గురం సార్ మేము ముగ్గురం అన్నా తమ్ముడు ఒకడు చెల్లి ఒకటి నేను ఇక్కడే చదువుకున్నాను తిరుమల కుప్పం విలేజ్లో పల్లెటూరులోనే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి మొదలుకొని ఐదో తరగతి వరకి ఇక్కడే చదువుకున్నాను తర్వాత ఐదో తరగతి తర్వాత పళ్ళిపట్టు తమిళనాడులో హాస్టల్లో ఉంటు ఆరో తరగతి మొదలుకొని పదో తరగతి వరకి పళ్ళిపట్టులో ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుకున్నాను అక్కడ చదువుతు హాస్టల్లో ఉంటు వారానికి ఒకసారి ఇంటికి వస్తు నెలకు ఒకసారి అట్ల ఇంటికి వస్తు హాస్టల్లో ఉండి చదువుతున్నాను సార్ రెండు వేల నాలుగులో నేను పదవ తరగతి చదువుతున్నాను రెండు వేల నాలుగులో మా తండ్రిగారు ఒక ప్రమాద వస్తుగా మరణించారు మా తండ్రిగారు మరణించిన అంతరం నా చదువు ఆపేసాను అటు తర్వాత మా తల్లి గారే మమ్మల్ని పోషించారు అటు తర్వాత మేము పనులకు వెళ్ళచ్చు తిరుపతి ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లాగా ఉన్న తిరుపతిలో తిరుపతి పట్టణంలో పనిచేస్తు ఒక దుకాణంలో పనిచేస్తు ఉన్నాను సార్ కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తు రెండు వేల ఎనిమిది వరకు మా చెల్లికి వివాహ విషయమై మా చెల్లికి వివాహం జరిగింది అటు తర్వాత మళ్ళీ వివాహమైనాక తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు అమ్మతో ఎవరు లేదని తిరుపతి పట్టణం నుంచి ఇంటికి వచ్చేసాను తిరుపతి పట్టణం నుంచి ఇంటికి వచ్చాక ఇంటి నుండి ఇక్కడ పక్కన చిన్న చిన్న మొబైల్ షాప్లో మొబైల్స్ సెల్ ఫోన్స్ రిపేర్ చేసుకుంటు అటు జీవనం సాగిస్తున్నాం అటు తర్వాత కొద్దిగా చదువుతు అటు జీవనం సాగిస్తు ఉన్న అటు తర్వాత నాకు ఒక ప్రైవేట్ ప్రైవేట్ ఆఫీసులో నాకు ఒక ఉద్యోగం వచ్చింది సార్ ఆ ఉద్యోగంలో నేను పోయి చేరాను ఎక్కడ చెన్నై పట్టణంలో ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తు దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నాకు వివాహమైనది మేనమామ గారి కూతురు గారిని వివాహం చేసుకోవడం జరిగినది రెండు వేల పద్దెనిమిదిలో వివాహం అయిన తర్వాత తదుపరి మేము అక్కడే చెన్నై పట్టణంలోనే కాపురం ఉంటు ఉన్నాం ప్రస్తుతం కరోనా వల్ల అక్కడ నుంచి ఆ పల్లెటూరికి రావలసి వచ్చింది పల్లెటూరికి వచ్చినాక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మాకు పాప పుట్టింది చాలా సంతోషకరమైన విషయంగా మారింది ఇప్పటికీ మా జీవితం చాలా సంతోషకరంగా ఉంటున్నది ప్రస్తుతానికి ఒక పాప ఒక బాబు రెండు పాప ఒక బాబు ప్రస్తుతానికి అయితే మా పిల్లలు మా పిల్లలు మా పెద్ద పాప కూడా బడికి పోతున్నారు శ్రీ చైతన్య హై స్కూల్ పరమేశ్వరం మండలంలో మా పెద్ద పాప చదువుచున్నది మా భార్య కూడా ఇంటికాడనే ఉంటు ఇంట్లో పనులు చేసుకుంటు ఉన్నారు మా తల్లిగారు ఉన్నారు ఇప్పుడు చాలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉన్నాం ప్రస్తుతానికైతే చాలా కొద్దిగా ప్రీతి జీవనం సాగిస్తూ పనులు చేసుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ అయితే చాలా ఇబ్బంది పడుతు పల్లెటూర్లో నుండి ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతు చాలా రెండు మూడు సంవత్సరాలుగా అయితే చాలా ఇబ్బంది పడ్డాం అందరూ ఇబ్బంది పడినట్టుగానే ప్రస్తుతానికి అప్పుడు రెండు వేల పదిహైదు సంవత్సరంలో చెన్నై పట్టణంలో ఉంటున్నప్పుడు అప్పుడు ఒక తుఫాన్ వచ్చినది చాలా ఇబ్బంది పడినాం మేము ఉన్నచోట్ల అంతా మంచినీళ్ళు వాతావరణ మారింది లోపల నుంచి బయట రాలేకపోయాం అక్కడ ఇక్కడ పల్లెటూరులో తల్లిదండ్రులు ఇక్కడ బాధపడుతూ అక్కడ బాధపడుతు చాలా ఇబ్బంది పడ్డాం అంటే మళ్ళీ అటు తర్వాత ఇప్పుడు చాలా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తుఫాన్లో కూడా అక్కడ ఫుల్గా భయంకరమైన వర్షం పడి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వచ్చేసింది ప్రస్తుతానికైతే నేను అక్కడికి పోలేదు వచ్చేసాను ఇప్పుడు మా పల్లెటూరులో ఉంటున్నాము మా జీవనం సాగుతున్నది మాది చాలా బీద కుటుంబం పూర్వికుల నుంచే అట్లే ఉంటున్నాం హాస్టల్లోనే చదువుకుంటు అందరు హాస్టల్లో తమ్ముడు కానీ చెల్లి కానీ హాస్టల్లోనే చదువుకుంటు జీవనం సాగిస్తున్నాం మాకైతే మా తల్లి గారి తోబుట్టువులు ఆరు మంది పెద్ద కుటుంబం అది మేనమామలు నలుగురు పిన్నమ్మ ఒకటి మా అమ్మ ఆరు మంది మేము ఇదే పల్లెటూరులోనే జీవిస్తు ఇదే పల్లెటూర్లోనే ఉంటున్నాం మరియు మా చెల్లి కూడా ఇదే గ్రామంలోనే మేనత్త కొడుకుకే వివాహం చేయడం జరిగినది మా చెల్లి కూడా వివాహమై మా చెల్లి కూడా ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు పెద్ద పాప మహోన్నత పాఠశాల పుత్తూరులో చదువుతున్నది రెండో పాప కూడా అదే పా అదే పాఠశాలలో చదువుతు న్నది చిన్న పాప అయితే తిరుమల కుప్పం పల్లెటూరులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు ప్రస్తుతానికి అయితే జీవనం సాగిస్తు ఇక్కడే చదువుతు అందరు ఐకమత్యంగానే జీవిస్తున్నాం రెండు వేల ఇరవైలో తమ్ముడికి వివాహం జరిగినది తమ్ముడికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పాప ఉంది పాప కూడా తమ్ముడు కూడా తిరుపతిలో పని చేస్తునాడు లలిత జ్యువెలరీలో పనిచేస్తున్నాడు నేను పని చేస్తున్నాను చెన్నైలో చెన్నై పట్నంలో నేను పనిచేస్తు వారానికి ఒకసారి ఇంటికి వస్తు తమ్ముడు కూడా ప్రతిరోజు ఇంటికి వస్తు అట్లా ఐక్యమత్యంగానే జీవిస్తున్నాం ఐ ఐకమత్యంగానే మేము ఉంటున్నాం ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి కొంచెం సంతోషంగా ఇట్లా జీవిస్తు ఉంటున్నాం దేవుడు బాగానే దీవిస్తు ఉంటున్నాడు నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి పరిస్థితులు మాకు ఇంత ఉన్నతంగా ఇంత పరిస్థితులు మేము ఉంటాము అనుకోలేదు చాలా బాధపడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా చెప్పుకోలేనంత ఉంది మా పరిస్థితులు అయితే ఇంతవరకు ఇలా వచ్చామంటే చాలా ఆశ్చర్యకరంగానే ఉంది మా తల్లిగారు మమ్మల్ని పోషిస్తు ఇంతవరకు మా తల్లి గారే నడిపిస్తు ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం అంటే మా తల్లిగారు మొత్తం మా తండ్రి లేనప్పుడు ఏమయిపోతాం అనుకున్నాం కానీ మా తల్లిగారు మొత్తం చూసుకుంటు ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తు ఉన్నారు ప్రస్తుతానికి అయితే మేము అందరం ఐకమత్యంగా ఉంటున్నాం మా తల్లిగారు కూడా ఉంటున్నారు మా చెల్లి మా చెల్లి పిల్లలు మేము మా తమ్ముడు మా తమ్ముడు పిల్లలు మా పిల్లలు అందరు ఐకమత్యంగానే ఉంటున్నాం ఇదే పల్లెటూరులో ఉంటున్నాం నిజంగానే ప్రస్తుతానికి ఇంతకుముందు అయితే బైక్ కొన్నాను మళ్ళీ ఒక చిన్న కారు కూడా కొనడం జరిగింది ఏం లేదన్న పరిస్థితిలో నుండి కొంచెం పరిస్థితి కొంచెం ఒక మెట్టు ఎదిగేటట్టుగా వచ్చాం మళ్ళీ మళ్ళీ ఓపెన్ కర్రస్లో చదువుకున్నాం అట్ల చదువుతు డిగ్రీలు అది పూర్తి చేసుకుంటు కొంచెం కొంచెంగా ఆ ప్రభుత్వ పాఠశాల లేకుండా మేము కర్రస్లో చదువుకుంటు ప్రైవేట్ ఆఫీసులో జాబులు చేస్తు ఉద్యోగం చేస్తు కొద్దికొద్దిగా ఒకొక్క పొజిషన్ గా మెట్టు మెట్టుగా ఎక్కుతు ప్రస్తుతానికి ఈ పరిస్థితిలో ఉన్నాం సార్ ఇప్పుడైతే ఇక్కడ పల్లెటూరులోనే ఉంటున్నాం ఇదే పల్లెటూర్లో సొంత ఇల్లు కూడా ఉంది సొంత భూమి ఉంది సొంత భూమి కూడా వ్యవసాయం చేసే దానికి కూడా భూమి ఉంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వ్యవసాయం ఏమి లేదు సార్ సొంత భూమి ఉంది సొంత ఇల్లు ఉంది తమ్ముడికి ఇల్లు ఉంది ఇల్లు ఉంది బండి ఉంది బాగానే ఉంటున్నాం ఐకమత్యంగా జీవిస్తు ఉంటున్నాం పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారు తల్లి గారు కూడా ఉన్నారు బాగా మంచి ఆరోగ్యంతో ఉంటున్నాం ఈ వాతావరణం ఈ పల్లెటూరు అంత మాకు బాగా నచ్చింది చెన్నై పట్టణం నుంచి వచ్చేటప్పుడు ఈ పల్లెటూరులో ఈ వాతావరణం చాలా బాగుంది ఇక్కడే ఉంటున్నాం అక్కడ అయితే కొన్ని కాలం కొంతకాలం జీవనం సాగిస్తున్నాం కానీ అక్కడ నుంచి కరోనా వల్ల కరోనా వైరస్ వచ్చినందువల్ల ఇక్కడికి వచ్చేసిన్నాం అప్పటి నుంచి ఇక్కడే ఉంటు ఉన్నాం ఇక్కడే జీవిస్తు ఉంటున్నాం ఇక్కడ ఉండేది వాతావరణం పట్ల ఈ భూమి పట్ల ఇట్టే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటు సాగబడి చేసుకుంటు నేను తమ్ముడు మాత్రమే ఉద్యోగానికి వెళ్తూ తల్లిగారు వ్యవసాయం చేసుకుంటు ఇక్కడే ఉంటున్నాం వాతావరణం వ్యవసాయం ఇట్లా కుటుంబం పిల్లలు ఇవి చూసుకుంటు ఇక్కడే పాడి పశువులతో బాగానే ఉంటున్నాం పాడి పశువుల వల్ల మేము ఇక ఇక్కడ నుంచి బయట వెళ్ళలేకపోతున్నాం సొంత నెల సొంత భూమి ఉన్నందువల్ల వ్యవసాయం చేయడం వల్ల ఇక్కడ నుంచి బయట వెళ్ళలేక పోతున్నాం అందువల్ల వ్యవసాయం చేసుకుంటు సొంత ఇంట్లోనే మేము కాపురం ఉంటున్నాం మంచిగానే దేవుడు మమ్మల్ని మంచిగా పెట్టి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తు ఉన్నాడు కనుక మీ అందరి ఆశీర్వాదాలతో మేము బాగానే ఉంటున్నాము సార్ మా గురించి అయితే మా తండ్రిగారు లేరు అన్న లోటు లేకుండా మా తల్లిగారు మమ్మల్ని పోషిస్తు మా తల్లి గారే మమ్మల్ని మా తండ్రి లేరు అనే లోటు లేకుండా ప్రతి ఒక్క స్థితిలోను ప్రతి ఒక్క సమయంలోను ప్రతి ఒక్క పరిస్థితులోను మా తల్లిగారు మమ్మల్ని నడుపుకుంటు పోషిస్తు మా మమ్మల్నే కాదు మా పిల్లల్ని కూడా మా పిల్లల్ని కూడా మా తల్లిగారు మా పిల్లలు భార్య భర్త మా భార్య పిల్లలను కూడా మా తల్లి గారే చూసుకుంరు కుటుంబాన్ని చూసుకుంరు ఇంతవరకు నడిపిస్తున్నారు మా తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నాను ఇదే విధంగా మా పిల్లలు కూడా ఇప్పుడు బాగా స్కూల్కి వెళ్తున్నారు చదువుతున్నారు ప్రస్తుతానికి ఐకమత్య కుటుంబంతో సంతోషంగా చెల్లితోపాటు తమ్ముడితోపాటు మేము ఉంటున్నాం ఇది మా పల్లెటూరు ఈ పుత్తూరు మండలం తిరుపతి జిల్లాలో ఉంది తిరుమల కుప్పం సార్ ఇది ఇది మా పల్లెటూరు ఇక్కడ ఉంటున్నాం చాలా సంతోషంగానే ఈ వాతావరణంలో చాలా సంతోషంగా ఉంటున్నాం